ఓకే సరే చెప్పండి వన్ వీక్ ఎందుకు లైక్ అంటే ఎనీ ఎమర్జెన్సీ ఓకే అంటే నీకు తెలుసు కదా ప్రెజెంట్ ఇప్పుడు మనం ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాము అండ్ ఇప్పుడు పీక్ టైంలో ఉన్నాము ఇలాంటి టైంలో లీవ్ తీసుకోవడం అది కూడా వన్ వీక్ అంటే ప్రాజెక్ట్కి చాలా ఇబ్బంది అవుతుంది ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా చేయగలవా నువ్వు ఎందుకంటే నువ్వు చాలా నీడేడ్ కదా ఈ ప్రాజెక్ట్కి అందుకని ఓకే అయితే ఒక పని చెయ్యి ఒక త్రీ డేస్ లీవ్ తీసుకుని త్రీ డేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయ్యి ఓకేనా ఓకే ఎదో అడుగుతున్నావు హలో ఎదో చెప్తున్నావ్ కదా నేను వినలేదు సరిగ్గా ఏంటి అది టైమింగ్సా ఏం టైమింగ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ టైమింగ్స్ నార్మల్ ఆఫీస్ టైమింగ్స్ ఒకటేలా ఉంటాయి కదా ఓకే అది లివ్దే అప్లి